నాకు వినోదాత్మక వార్తలపై అంతగా ఆసక్తి ఉండదు ఆ అలాగే బాలీవుడ్ వార్తలు కాలమును కూడా నేను ఏమి అంతగా అనుస అనుసరించను అయితే నేను ఎక్కువగా పేపర్ లేదా వార్తలలో టీవిలో వచ్చే వార్తలలో రాజకీయానికి సంబంధించినది నేను తరచుగా చూస్తూ ఉంటాను ఆ రాజకీయానికి వచ్చేసరికి అధికార పార్టీ ప్రతిపక్షం మీద చేసే విమర్శలు అలాగే ఆ ప్రతిపక్షం అధికార పార్టీ యొక్క విధి విధానం ప్రశ్నించడం అధికార పార్టీ మీద విమర్శించడం వాళ్ళను ప్రశ్నించడం ఇటువంటివన్నీ నేను ఎక్కువగా ఆ అనుసరిస్తాను లేదా చూస్తాను అయితే నాకు ఈ రకమైన వార్తలనే నేను ఎక్కువ ఇష్టపడతాను ఇంకోటేంటంటే సోషల్ మీడియాలో వినోదాత్మక వార్తలు చాలా ఆనందాన్ని అలాగే మనసుకెంతో ఆహ్లాదం కలిగిస్తాయి అధికారం పార్టీ ప్రతిపక్షం అధికార పార్టీ విధి విధానాలని ప్రశ్నిస్తూ కామెడీ వీడియోలు అలాగే కొన్ని కొన్ని మీమ్స్ లాంటివి ప్రచురించడం వాటిని చదివినప్పుడు మనసుకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి